హలో సార్ ఏసీ శివాజీ ఏసీ రిపేర్ సార్ అవును సార్ మార్నింగ్ నుంచి పో ఏసీ పని చేయట్లేదా అంటే ఏమైంది సార్ అంటే ఏమన్న వోల్టేజ్ ఎక్కువ అయిపోయిందా లేకుంటే ఎట్లా సార్ ఏమైంది ప్రోబ్లం ఏమైంది అండి ఓకే మీరు దాంట్లో చెప్పండి సార్ ఆఫ్ అయిపోయిందా అంటే ఇప్పుడు ఒకవేళ ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదా టెంపరేచర్ అట్టా చెక్ చేసిన సరే అది రావట్లేదా సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే ఇట్లా వోల్ వోల్టేజ్ ఏమన్న పెరిగిందా సార్ అట్లయితే ఒకసారి దాన్ని ప్రోబ్లం ఏందో అర్థం అవ్వట్లేదు మీరు మీరు ఎక్కడ ఉంటారు సార్ సాయిబాబా టెంపుల్ దగ్గర దిల్సుఖ్నగర్లో ఓకే సార్ ఓఓకే సార్ అట్ల అయితే ఒకసారినేను ఒకసారి మీ ప్రోబ్లం చెప్పలేకపోతున్నారు కదా నేను వచ్చి ఒకసారి చూస్తాను బట్ ఏంటంటే నేను రావడానికి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అవుతాయి అది మీరు అఫోర్డ్ చేయాలి మేము వచ్చి మేము వచ్చి ఆల్రెడీ చూసి ఒకసారి దాన్ని ప్రోబ్లం ఏందో చూసి వెళ్ళిపోతాం మరల వచ్చి మా సర్వీసు మీకు అందిస్తాము తెలియదు కదా సార్ ప్రోబ్లం ఏమని అని అంటే మీరు వచ్చి మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన పర్వాలేదు ఒకసారి మీరు ఫొటోస్ కూడా పంపియండి సార్ దాన్ని ఒకసారి ప్రోబ్లం ఏందో ఒకసారి మేము చూస్తాం ఎట్లయినా సరే ఒకసారి ఆన్ కాదు సార్ దాన్ని ప్రోబ్ ఒకసారి ప్రోబ్లం చూస్తాను కదా సార్ అంటే మేము ప్రోబ్లం బట్టి సరైంది చెప్తాను కదా దాని ఎగ్జాక్ట్ ప్రోబ్లం ఏందో అర్థం అవ్వట్లేదు ఓకే సార్ అయితే దీనికి వారంటీ ఏమన్న ఉంది సార్ ఎక్కడ తీసుకున్నారు ఇది కంపెనీ ఏదని చెప్పి సామ్సంగ్లో సామ్సంగ్ కంపెనీలో సామ్సంగ్ తీసుకున్నారు సామ్సంగ్ స్టోర్లో ఓకే సార్ దానికి వారంటీ ఏమన్నఇచ్చారా వాళ్ళు ఓకే సార్ ఒకసారి మీరు వారంటీ ఏదైన ఉంటే దాన్ని కూడా పెట్టండి మేము మా దాంట్లో వారంటీ కూడా క అప్లికబుల్ ఉంటుంది దాన్ని ప్రోబ్లం ఏందో ఒకసారి ఫోటో తీసి పెట్టండి దాన్నిబట్టి నేను ఒకసారి మాట్లాడుతాను అలాగే వాటర్ లీకేజ్ ఏమన్నదానికైతే ఫాస్ట్లో ఏమైన లీకేజ్ అట్ట అయినాయా రిపేర్ ఏమైన అయితున్నాయా సార్ ఫస్ట్ టైం రిపేర్ వచ్చిందా బ్రాండ్ ఏది ఓకే సామ్సంగ్ కంపెనీది అన్నారు కదా అయితే దానికి ఏమైనా వెనకాల ఒకసారి దాని కోడ్ అది ఉంటాయి ఒకసారి అవి చెప్తారా నాకు ఒకసారి దాన్ని బట్టి నేను ఒకసారి దానికి రిపేర్ ఏదైన చెప్పి చెప్తాను ఎట్లా ఎట్లా అవుతుందని చెప్పి చెప్తాను దాన్నిబట్టి మీరు అయిన ఫిక్స్ నాకు వాట్సప్లో సెండ్ చేశారు ఓకే సార్ ఓ అంటే ఓల్టేజ్ ఒకటి పెరిగాయి సార్ లైఫ్ టైమ్ అంతే వచ్చి చు ఓకే సార్ ఓకే సార్ అడ్రస్ వచ్చి సాయిబాబా దిల్సుఖ్నగర్ సార్ ఓకే సార్ నేను వస్తాను సార్ మరి థ్యాంక్ యూ సార్